నమస్తే సార్ బాగానే ఉంది సార్ కానీ కొన్నిసార్లు నేను ఎంతో కష్టపడుతున్నప్పటికీ నా ఆటలో కొంత లోపం అనిపిస్తుంది నిన్నటి మ్యాచ్లో నా ప్రదర్శన గురించి మీరు ఏమనుకుంటున్నారు అవును సార్ నేను కూడా గమనించాను కొన్ని అవకాశాలను సరిగ్గా ఉపయోగించలేకపోయాను కానీ నా నుండి మీరు మరింత మెరుగైన ప్రదర్శన ఆశిస్తున్నారని నాకు తెలుసు దానికోసం ఇంకా చాలా మెరుగుపరుచుకోవచ్చు సరే సార్ ఇక నుంచి ప్రతి రోజు కనీసం రెండు గంటలు అదనంగా ప్రాక్టీస్ చేస్తాను ఒక్క రోజు కూడా మిస్ చేయకుండా కఠినంగా శ్రమిస్తాను మీ మాటలు నిజమే సార్ నేను కొన్ని రోజులుగా ఎక్కువ సమయం ప్రాక్టీస్ చేస్తున్నాను కానీ కొన్నిసార్లు ఫోకస్ తగ్గిపోతుంది ఇకపై ప్రతక్షణం దృష్టి సారిస్తాను నేను కూడా గమనించాను సార్ కొన్ని సందర్భాలో గోలుకు చాలా దగ్గరకి వెళ్ళిన సరైన క్షణంలో